నేనూ నెల్లూరు టౌన్ నుంచి పోర్టుకు ట్యాక్సీలో డ్యూటీకి బయలుదేరేవాడ్ని ఆ ట్యాక్సీకి పోర్ట్ యాజమాన్యం అద్దె చెల్లించేది ప్రతిరోజు నేను కృష్ణపట్నం పోర్టుకి వెళ్ళేటప్పుడు ఆ ట్యాక్సీలోనే అధికారికంగా వెళ్ళేవాడ్ని అయితే ఆ ట్యాక్సీ డ్రైవర్ సరైన సమయానికి రాకపోడం వల్ల డ్యూటీకి ఖచ్చితమైన సమయానికి హాజరు కాలేకపోయేవాడ్ని దీంతో పై అధికారుల ఒత్తిడి నాపై ఎక్కువయ్యింది రోజువారి పనులు వాయిదా పడేవి దీంతో నేను డ్రైవర్ని సమయానికి రమ్మని హెచ్చరించాను డ్రైవర్ సమయానికి రాకపోవడంతో వేరొక డ్రైవర్తో ఒప్పందం కుదుర్చుకుని సక్రమముంగా డ్యూటీకి హాజరయ్యే వాడ్ని నా విధి నిర్వాహణలో నా పనులు కూడా సక్రమంగా పూర్తయ్యేవి దీనివల్ల పై అధికారులు ప్రశంసలు కూడా పొందగలిగాను సమయం చాలా విలువైనది అని ప్రత్యక్షంగా తెలుసుకున్నాను